పండగలు మతపరమైన సందర్భాల కోసం మీరు దేవత విగ్రహాలను తయారు చేసారా ఆ అనుభవం ఎలా ఉండింది మనకి ఈ పండగలు అనేసారికి గణేశుని పండగనే ముందుగా మనకి గుర్తుకు వస్తుంది ఎందుకంటే సెప్టెంబర్లో వచ్చే పండగ అప్పుడు అందరూ ప్రత ఒక్క

మొదటిగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ని మనము తెచ్చుకొని దాన్ని దేవునికి పెట్టాల్సిన ప్రతీ ఒక్క పార్ట్ని మనం సపరేట్గా చేసి తరువాత దాన్ని అతికించాల్సి ఉంటుంది ఆ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తీసుకొని చేతులని కాళ్ళని పొట్టని ఇవన్నీ ఫస్ట్ ఒక షేప్గా తయారు చేసుకున్నాక తరువాత

పూజకి అది పడిపోయి రాకుండా కుంకుమలు తుడిచిన కుంకుమ పసుపులతో ఇంకా ఇవన్నీ తుడిచినా కూడా అవి రాకుండా ఒక మంచి పెయింట్ని మేము సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఆ పెయింట్ని కలర్స్ కూడా కంబైన్ అయ్యేలాగా వేయాల్సి వస్తుంది బట్టలకి తరువాత ఒంటి మీద ఒక రంగు తరువాత కింద పంచకి ఒక రంగు రంగు వేసినాంక

ఒక ఏర్త్లీ ఫీలింగ్ అనేది అని అంటారు యాక్చువల్లీ అది ఒక గుండెను ముట్టినట్టు గుండెతో గుండెని టచ్ చేసినట్టు అనిపిస్తుంది మట్టితో చేయడం వల్ల అది మన ఎన్విరాన్మెంట్కి కూడా మంచిగా అవుతుంది కాబట్టి మట్టి విగ్రహం చేసేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇన్ జనరల్గా ఇన్ జనరల్గా ఇన్ జనరల్గా నాకు విగ్రహం చేయడం అంటే చాలా ఇష్టం నేను ఆ అనుభవాన్ని ఇంకా డీటెయిల్గా చెప్పాలని అనుకుంటున్నాను మొదటిసారి మాకు ఈ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఒక మాకు ఐదు విగ్రహాలని చేయాలని అన్నారు మాకు ఇంకా పది రోజుల గడువే ఇచ్చారు అన్నమాట అవన్నీ ఒక మీడియం సైజు గణేశుని విగ్రహాలు అనేవి చాలా చేయమన్నారు

ప్రేమతో తరువాత భక్తితో చేయాల్సి వస్తుంది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నా అనుభవం అనేది చాలా తీపిగా ఉండింది అలాగే కష్టంతో ఉన్న మేము భక్తితో కానీ ప్రేమతో ఆ అమ్మవారి మీద ఉన్న భక్తితో చేసాము అన్నమాట